మేము తోటపనే మా ఇంటి ముందరే పెరట్లో పెంచుతాం మా తో మా పెరట్లో పూల మొక్కలు మరియు కూరగాయ మొక్కలు ఉన్నాయి ఈ పూల మొక్కల అనేవి మేము వారానికి ఒకసారి అయిన గుడికి వెళ్తాం కాబట్టి గుడికి తీసుకెళ్ళడానికి మరియు మా ఇంటిలో మహిళలు క్యాంపులు కానీ ఫంక్షన్లు కానీ అయినప్పుడు జుట్టు ముడుచుకోవడానికి తలలో పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి అదేవిధంగా మాకు ఇంటి ముందు వేప చెట్టు కూడా ఉంది ఇది వేసవికాలంలో చల్లగా ఉంటుంది నీడని మరియు చల్లని గాలిని ఇస్తుంది ఇంటి చుట్టూ అందంగా ఆ పచ్చదనంతో ఉండడానికి మేము ఈ తోటని పెంచుతాం అలాగే మాకు బయట పొలాల్లో ఒక మామిడి తోట జీడి తోట ఉన్నాది అది సంవత్సర కాలంలో ఆదాయాన్ని మరియు ఫలాల్ని ఇస్తూ ఇస్తుంది మరి వేసవికాలంలో ఆహ్లాదాన్ని కూడా మాకు ఇస్తుంది